దేవిక ట్రావెల్ ఏజెన్సీస్నా మాట్లాడేది మేము మా బంధువులతో వీధిలో ఫ్రెండ్స్తో కూడా ఒక పదిహేను మంది దాకా ఉంటాము మాకు ఒక టూరిజంలాగా మేము వెళ్ళాలి మీరు ఏదైనా వెహికల్ ఎరేంజ్ చేస్తే మేము వెళ్ళి చూసుకుని వద్దామని

అవునండి మేము పదిహేను మంది ఉన్నాము అది దానికి తగినట్టుగా మీరు కొంత తగ్గించారంటే ఫస్ట్ సగం అమౌంట్ కావాలంటే అడ్వాన్స్గా కూడా ఇస్తాము అందువల్ల మీ

అవునా అదే ఒక నాలుగు ఐదు చోట్లు చూడాలని మేము పదిహేను మంది ఉన్నాము కొంచెం బండి కొంచెం సదుపాయంగా సౌకర్యంగా ఉండాలి ఇబ్బంది లేకుండా కొంచెం పెద్దదిగా బాగా సౌకర్యంగా ఉండేలాగా ఇవ్వండి

ఓకే ఓకే సరేలేండి సరే ఓకే